సాంకేతిక అభిరుచులు లేదా ఆసక్తులు ఉంటే అవి సాధారణంగా కొన్ని సాంకేతిక రంగాలకు చెందినవి అందులో మొదటిది యూట్యూబ్ ఛానల్ అందులో డిజిటల్ మీడియా వీడియో కంటెంట్ క్రియేషన్ మరియు వీడియో ఎడిటింగ్ సాంకేతికాలపై ఆసక్తి ఉండవచ్చు యూట్యూబ్ ఛానల్ నిర్వహించడం వీడియోలు నిర్మించడం మరియు ఆపై వాటిని ఆన్లైన్లో పంచుకోవడం అనేది డిజిటల్ ప్రపంచంలో ఒక పెద్ద ప్రయోగం డిజిటల్ మార్కెటింగ్ ఈ రంగాలు డిజిటల్ వనరులను ఉపయోగించి వ్యాపారాలను పెంచేందుకు ఉపయోగపడతాయి కోడింగ్ మరియు ప్రోగ్రామింగ్ ఇది ఎప్పుడూ చూసే విధంగానే ఉంటుంది వెబ్ డెవలప్మెంట్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ డేటా అనలెటిక్స్ మరియు మిషన్ లెర్నింగ్ వంటి సాంకేతిక విషయాలు మీరు కొత్త ప్రోగ్రామింగ్ భాషను నేర్చుకోవడం లేదా ఒక ప్రాజెక్ట్ మీద పనిచేయడం ఆసక్తికరంగా ఉంటుంది బ్లాగింగ్ లేదా పాడ్కాస్టింగ్ మరొకటి కృత్రిమ మేదస్సు మరియు మెషిన్ లెర్నింగ్ సాంకేతిక విజ్ఞానం మోడల్స్ మరియు ఆల్గారిధమ్స్పై ఆసక్తి ఉండవచ్చు ఇవి మానవ మేదస్సుకు సమానమైన పరిష్కారాన్ని సృష్టించడంలో ఉపయోగపడతాయి